మేడం మేము అయితే మీ ట్రావెల్ ఏజెన్సీ అయితే బుక్ చేసుకున్నాము సత్యవాణి గారా అండి మాట్లాడేది మేడం నేను ఏంటి గుంటూరు రావాలి అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ కోసం వస్తున్నాను మేడం అంటే అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పి వస్తున్నాం అయితే నేను వేరే స్టేట్ నుంచి వస్తున్నాను సో నాకు ఇక్కడ ఏమి తెలియదు సో నాకు మీటింగ్స్ అయిపోయాక కూడా కొంచెం ఆ స్టేట్ కోసము అండ్ వేరే వేరే ప్రాంతాల కోసం కాస్త అంటే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ చూపిస్తే బాగుంటుంది అండ్ అక్కడ ఫేమస్ ఏంటో చెప్ప తెలుసుకుందాం అని చెప్పి చేసాను అండి అంటే మీకు బడ్జెట్ ఎంత పడుతుంది ఇదంతా కనుక్కుందాం అని ఓకే అండి ఓకే అండి ఓకే అండి అదే పచ్చికారం అంటారు అదే కదండి పచ్చికారం అని అంటారు అదే కదండి సార్ ఓకే కానీ ఓకే అండి అయితే నాకు కొంచెం మీ డీటెయిల్స్ అయితే పంపిస్తే నేను ఎక్కడ ఉన్నాను అని చెప్తే నన్ను పికప్ చేసుకుని మీరు నాకు మీటింగ్స్కి త్రీ డేస్ అయితే మీటింగ్స్ జరుగుతాయి అండి ఆ త్రీ డేస్ మీటింగ్స్ అయిపోయినాకా ఫోర్త్ డే ఫోర్త్ డే అండ్ ఫిఫ్త్ డే టూ డేస్ కూడా మీరు నాకు కాస్త చుట్టుపక్కలప్లేసెస్ అన్నీ నాకు చూపిస్తారు అని అనుకుంటున్నాను ఓకే ఓకే ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడం అయితే మీరు గైడెర్ కాబట్టి ఓకే మేడం నేను అయితే నేను వేరేగా బుక్ చేసుకుంటాను అయితే నేను వచ్చాక మీరు ఎక్కడ మీ ఏజెన్సీ ఉందో చెప్తే మేడం మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం మేడం ఓకే మేడం ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడం ఖచ్చితంగా